చెప్పండి చెప్పండమ్మా ఎవరు చెప్పండి గుడ్ మార్నింగ్ అండి చెప్పండి ఓకే ఏ క్లాస్లో చదువుతుందండి మీ పాప ఏ క్లాస్లో ఉంది టెన్త్ క్లాస్ ఓకే స్పెషల్ క్లాసెస్కి పంపిస్తున్నారా అవునా ఓకే ఏంటి దేనిలో తక్కువ మార్క్స్ వస్తున్నాయి ఏ సబ్జెక్ట్లో మ్యాత్స్ సైన్స్లోనా స్కూల్ రెగులర్గా పంపిస్తున్నారా

ఆ టీచర్స్తో మాటాడారా మరి ఒకసారొచ్చి టీచర్స్కి చెప్పారా వాళ్ళ క్లాస్ టీచర్స్కి

అవునా మరెలా మరి స్పెషల్ క్లాసెసు అటెండ్ చెయ్యించండి డైలీ మార్నింగ్ ఫైవ్కి లేపి చదివించండి ఎందుకు అంటే స్కూలు అనేది మనము స్కూల్లో టీచర్సు అందరు స్టూడెంట్స్తో ఎంత చెప్పగలుగుతామో చెప్తాము స్పెషల్ కేర్ తీసుకోమని నేను చెప్తాను అయినా కూడా మీరు కూడా ఇంట్లో కేర్ తీసుకోవాల్సింది కొంచెము అప్పుడే వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు మీరూ కూడా వీక్లీ వన్స్ వచ్చి మీరు కూడా టీచర్స్తో మీట్ అవుతూ ఉండండి వాళ్ళు వాళ్ళు ఎంత ఇంప్రూవ్ అవుతున్నారో ఎంత చదువుతున్నారో అనేది మీక్కూడా తెలుస్తూ ఉంటుంది కదా అలా మీరూ చెక్ చేస్తూ ఉండండి దాన్ని బట్టి వాళ్ళెంత ఇంప్రూవ్ అవుతున్నారో లేదో అనేది తెలుస్తుంది మేము కూడా చూసి చెక్ చేస్తాము ఇక్కడ యా డెఫ్నెట్గా డెఫ్నెట్గా చెప్తానండి ఎలాంటి ఇష్యూసు ఉన్నా మీకు మీరు టీచర్స్తో వచ్చి మీరు డైరెక్ట్గా కనెక్ట్ అయ్యి మాట్లాడొచ్చు మీరు టీచర్స్కి ఏవిధంగా కూడా అప్డేట్స్ ఇవ్వచ్చు వాళ్ళు చూసుకుంటారు మీకలాంటి డౌట్ ఏమీ లేదు బాగా కేర్ తీసుకుంటాము మీరు కూడా మార్నింగ్ లేపించి కానివ్వండి రెగులర్గా పంపించండం కానీ డుమ్మాలు కొట్టకుండా అలా అన్నీ చూడండి డెఫ్నెట్గా ఇంప్రూవ్ అనేది అవుతారు ఎలాంటి ప్రోబ్లమ్స్ అనేవి ఉండదువు

అదే అదే నేను స్పెషల్ క్లాసు తీసుకోమని చెప్తాను ఎవరైతే డల్ ఉన్నారో వాళ్ళకి ఇంకా వన్ అవర్ ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకోమని కూడా ఇన్ఫార్మ్ చేశాము మరి తను ఉండడంలేదేమో క్లాస్లో నేను ఒకసారి కనుక్కుని తనతో ఇంకా వన్ అవర్ ఎక్స్ట్రా టైం స్పెండ్ చెయ్యమని చెప్పేసి చెప్తాను డెఫ్నెట్గా యా కే అండి ఇంకేమైనా ఉన్నాయా డౌట్సు మీకు ఏ డౌట్ వచ్చినా ఏ ప్రోబ్లమ్ వచ్చినా మీరు కాల్ చెయ్యండి ఏ టైంలో అయినా ఓకే అండి అవునా మంచిగా చేశారు మంచిగా చేశారు మీకలా ఎప్పుడు ఏదనిపించినా కాల్ చేసి ఇన్ఫార్మ్ చెయ్యండి పర్వాలేదు ఓకే అండి బై అండి